ఆ రండి నమస్కారం హా చెప్పండి ఉ ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేసారా మాకు అందులో ఏం లేదని చెప్పి చెప్పారా ఆరి అందులో ఏం లేదని చెప్పారా ఓకే చెప్పండి

ఆ రిపోర్ట్సు ఇప్పుడు తీసుకొచ్చారా ఇప్పుడు ఓకే చూస్ ఊ ఇవ్వండి ఓకే చూసాను ఇది ఇందులో ఏంటంటే మీరు ఇంకా భయపడాల్సింది ఏంలేదు ఇది ఇంకా మీకు ఫస్ట్ స్టేజ్లోనె ఉంది కాబట్టి మీరు ఎ తె ఎ తగిన జాగ్రత్తలు ఉంటే ఆ వాటిని తీసుకుంటే మనం జాగ్రత్తగా నయం చెయ్యచ్చు దీన్ని అంటే మనకి ఇక్కడ ఇంకా లేదు అందుబాటులోలేదు అటువంటి ట్రీట్మెంట్ అనేది ఏంటి చెప్పండి అంటే ఇక్కడ మనకి లోకల్లో లేదు అదర్ స్టేట్స్లో మీకు అవైలబుల్గనే ఉంది ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మనకి త్వరగానే నయమవుతుంది లేదండి ఇప్పుడు మనకి దగ్గరలో అయితే లేదండి ఆ లేదండి ఇంకా స్టార్టింగ్ స్టేజే కాబట్టి మెడిసిన్స్తోనే క్యూర్ చెయ్యచ్చు

మూడు నెల్లకోసారి చెకప్ ఉంటుందన్నమాట అది చేయించుకుంటే మనకి తెలుస్తుంది ఏంటనేది మూడు నెల్లకి రాస్తరండి

అంటే హాస్పిటల్ని బట్టి ఉంటుంది మనం ఆడ అడిగితే వాళ్ళు చెప్తారండి ఆ చెప్పండి ఇలా ఇక్కడ నుంచి వచ్చామని చెప్తే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇలా అని చెప్పండి ఇక్కడ నుంచి పం పంపిచ్చారు మమ్మల్ని అని చెప్తే వాళ్ళుకు అర్ధమవుతుందండి ఓకేనండి